హలో గుడ్ ఈవినింగ్ మ్యామ్ మ్యామ్ నేను ఫిఫ్త్ క్లాస్ సుశాంత్ అనే అబ్బాయి పేరెంట్ మాట్లాడుతున్నాను మ్యామ్ మాకు లీవ్ కావాలి మ్యామ్ ఫోర్ డేస్ నెక్స్ట్ వీక్ మేము పిక్నిక్కి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్యామిలీ అందరు కలిసి ట్వంటీ టూ నుండి ట్వంటీ ఎయిట్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నాం మ్యామ్ మేము అవును మ్యామ్ అంటే ఫ్యామిలీ అందరు వస్తున్నారు కదా అందుకని అంటే ఫ్యామిలీ అందరు వస్తున్నారు అందరు కలిసి వెళ్తే అని బాగుంటుంది అని అనుకుంటున్నాం అదే మ్యామ్ బాబు కూడా చెప్పాడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి డాడీ అంటే అందుకని మీకు ఫోన్ చేసినాం ఈ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి డాడీ అంటే ఒకసారి అడుగుదాం అని నీకు కాల్ చేసినాం మ్యామ్ మళ్ళీ రాయించరా మ్యామ్ అవును కానీ అంటే కొంచెం అందరు వెళ్ళాలి అనుకుంటున్నాం కదా చేస్తాం మ్యామ్ తొందరగా రావడానికి ట్రై చే

అదే అబ్బాయి కూడా బాగా చదువుతాడు కదా మ్యామ్ అదే వదిలేయలేము కానీ తీ అదే అదే ట్రిప్పుకి వెళ్ళినాక ఒక వన్ డే ఉండి అంటే నేను కూడా చదివిస్తాను మ్యామ్ ఇంటికాడ లీవ్ అయితే ఇస్తారు కదా మ్యామ్ అంటే మళ్ళీ రాయించడానికి అసలు ఉండదా మ్యామ్ ట్వంటీ అదే అవును మ్యామ్ ట్వంటీ టూ నుండి ట్వంటీ ఎయిట్ వరకు వెళ్ళి వస్తాం మ్యామ్ థర్టీకి ఎగ్జామ్స్ అంటున్నారు కదా ఓకే మ్యామ్ మరి థ్యాంక్ యూ మ్యామ్